మా ఇంట్లో వాళ్ళు సోఫా కొనాలనుకున్నా కుర్చి కొనాలనుకున్నా మేము పుత్తూరు పోయిన్నాం పుత్తూరు పోయినప్పుడు ఆ ఒక మా అన్నకి ఇదిగా ఉండేటిగా కూర్చొని లేసేదానికి నాకు బ్యాక్ పైన్ దానివల్ల బ్యాక్ పైన్కి ఎట్లాంటి కుర్చి కొనుకావాలనేది చూసి ఒక సోఫా చూసినాం ఆ సోఫా తీస్తే ఒక సంవత్సరానికి అది ఒక్క అడుగు కిందకి డౌన్ అయిపూడ్సింది దానిలో కూర్చున్నా లేవలేకపోను లేసినా కూర్చోన్నా పడుకున్నా లేవలేక పరిస్థితి అట్లా ఈ సోఫా పరిస్థితి అట్లా ఉండాయి ఇంకా దివాన కొనుకుందామంటే దివాన కొనుకునేదానికి ఇప్పుడు మనం ఇప్పుడు ఇచ్చే వుడ్లో అసలు ఏ వుడ్డు వేస్తున్నారో ఏవేం వేస్తున్నారో అనేది అర్దం కాలే లేదు స్వయంగా చేసుకుందాం అంటే ఇప్పుడు వాళ్ళు పదిఐదువేలకి ఇచ్చేస్తారు దివాన కావాలంటే మనం ఇక్కడ తయారు చేయాలంటే వుడ్డే పదఐదువేలు అవుతుంది మళ్ళీ తయారు చేసేదానికి ఇరవైవేలు కూలి అవుతుంది దానికి మళ్ళీ పాలిష్ చేయలన్నా మళ్ళీ ఒక ఐదు రోజులు చేస్తారు ఇద్దరు మనుషులు కలిసి వాళ్ళకి దగ్గర దగ్గర ఒక ఐదువేలు లేబర్ అవుతోంది అట్లా ఇప్పుడు ఈ కుర్చీలు చేసి ఒక లేబర్తో చేపిచ్చి తెచ్చినామంటే అది మనం కుర్చుని వీలులేని పరిస్థుతుల్లో అవి అట్లున్నాయి కుర్చీల పరిస్థితి కాబట్టి కం మనకి నడుంకి సరిపోయే కుర్చి ఏదన్నా చూద్దాం కూర్చుని లేసేదానికి కాదు ఇప్పుడు మనం నాకు నా నేను దదగ్గరదగ్గర సిక్సు ఫీట్ ఉన్నా సిక్సు ఫీటు హైట్ ఉండే వాళ్ళకి మూడు అడుగులు ఎత్తు ఉంటే మూడు అడుగులు అట్టాంటి కుర్చీ చేయాలి వాళ్ళంతా ఉరికే వకటిన్నారా అడుగు వట్టి ముక్కలు అడుగు పెట్టి వేస్తారు చేస్తారు అంత డౌను కూర్చుని మళ్ళీ లెయ్యాలి అంటే ఈ నడుము నొప్పి ఈ కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ కుర్చీలు కూడా మనం చేసేటప్పుడు కొంచెం కం మమనిషికి సరిపోయేంతా ఇదిగా చేస్తే బాగుంటుంది సోఫా అంటావు తెచ్చినాం పదహారువేలు పెట్టి తెత్చినాం ఒక సోఫాని దానిపై కూర్చుని ఒక సంవత్సరానికి అది ఒక్క అడగు కిందకి డౌన్ అయిపోయింది ఆ డౌన్ అయిపోయిన దాని నుంచి కూర్చుని లెయ్యాలన్నా ఇబ్బందికరంగా ఉంది అట్లా ఉండాయి కాబట్టి మనం సోఫాను కూడా తయారుచేసేది నీటుగా చేసుకుంటే బాగుంటుంది మనం ఇప్పుడు సోఫా అనుకుంటే మన దివాన్ చేయాలనుకుంటే దివాన్ కూలీలు ఆడికాడికి పెరిగిపోయినాయి కాబట్టి మనము ఓనుగా చేయాలనుకున్నకుడు దగ్గరదగ్గర నలభైవేలు అవుతోంది మా ఇంట్లో ఒక మంచం చేస్తే డెబ్బై వేలు అయ్యింది దానికి ఖర్చు సొంతంగా చేసుకోవాలనుకుంటే కూడా అదే ఇచ్చేదే ఇరవైవేలకి ఒక మంచం ఇచ్చేస్తుంటారు దానికి ఎం వుడ్డు వేసాడో ఎన్ని రోజులుంటుందో మనకి ఈ తెలిసేది లేదు కాబట్టి అట్లా ఇదిగా ఉంది కాబట్టి మనం కొంచెం దానికి తగినట్టు ఇప్పుడు ఇంకోరకం వచ్చుండాయి ఆయిలు పై దీంతో కొత్తగా కంపెనీలు వచ్చుండాయి ఆ కంపెనీలు అవి తెస్తే అవి అంటే ఆ సైడు ఈ సైడు బోల్ట్ వేస్తారు ఆ బోల్ట్ స్క్రూ లూసైపోయినయి అంటే అది ఇక అది ఆ మంచం వెస్ట్ అయిపోతూ ఉంది అది మహారాష్ట్ర రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడనే కూడా మా పుత్తూరులోను కూడ కంపెనీలు పెట్టి తయారుచేస్తారు పెద్ద ఫాక్టరీ కూడ జరుగతా ఉంది మా ఏరియాలో ఆ ఫాక్టరీ పరిస్థితి కూడా అట్టున్నాది